చెప్పండి మేడం అవును మేడం చెప్పండి మేడం అవును మేడం ఇక్కడ సరౌండింగులో మా హోటల్లోనే మిని ఘీ సాంబార్ ఇడ్లీ ఫేమస్సు మీకు ఎన్ని ప్లేట్స్ కావాలి మేడం ఓకే మేడం ఇంకేమన్న

ఓకే మేడం ఓకే మేడం దీనితో పాటు ఇంకేమన్నా ఆర్డర్స్ తీసుకోమంటారా మసాలా దోస మళ్ళీ తర్వాత ఒచ్చి పన్నీర్ దోస ఇవన్నీఫేమస్ మా హోటల్లో అదే బాగుంటుంది ఇడ్లీ వచ్చి పొడి ఇడ్లీ ఉంది తరవాత వచ్చేసి ప్లేట్ ఇడ్లీ ఉంది ఇవన్నీ ఏమన్నా కావాల మేడం ఓకే మేడం దానికి వడ ఏమన్నా సైడ్ డిష్ ఏమన్నా కావాలా వడ వడ ఓకే మేడం దోస ఐటెమ్స్ ఏం వద్దా ఉంది మేడం ఘీ రోస్టు ఉంది మళ్ళీ ఆనియన్ దోస కూడా ఉంది పొడి దోస కూడా ఉంది ఘీ రోస్టు ఎన్నిప్లేటులు మేడం ఓకే మేడం ఇప్పుడు ఆర్డరు రిపీట్ చేస్తాను చూసుకోండి మిని ఘీ సాంబార్ ఇడ్లీ వచ్చేసి నాలుగు ప్లేట్లు చెప్పారు తర్వాత వచ్చేసి ప్లేట్ ఇడ్లీ ఒక ప్లేట్ చెప్పారు తర్వాత వచ్చి ఘీ ఘీ రోస్ట్ వచ్చేసి రెండు చెప్పారు ఓకే మేడం బిల్ మొత్తం వచ్చేసి ఎంత అయ్యిందంటే టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అయ్యింది మేడం రెండువందల యాభై ఓకే మేడం మీరు ఇది నా వాట్స్అప్ నంబర్ లొకేషన్ మాత్రం కొంచెం షేర్ చేసేయండి ఎందుకంటే అడ్రెస్ పెడితే కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారు డెలివరీ బాయ్స్ మీరు కొంచెం లొకేషన్ షేర్ చేసేశారంటే కొంచెం రావడానికి ఈజీగా ఉంటుంది ఓకే ఇప్పుడు టైమ్ వచ్చేసి ఏడు గంటలు అవుతుంది మీకు ఏడున్నర లోపల డెలి డెలివరీ చేస్తేస్తారు మేడం లొకేషన్కి వచ్చాక మన డెలివరీ బాయ్ కొంచెం కాల్ చేస్తారు లిఫ్ట్ చేయండి బిల్ తనతోపాటు ఇచ్చి పంపించేస్తాను క్యాష్ ఇచ్చేయండి ఓకేనా వ్యాక్యూమ్ ప్యాక్స్లోనే ప్యాక్ చేసి పంపిస్తాం మేడం ప్రాబ్లమ్ ఏమి ఉండదు వేడిగానే ఉంటుంది మీ దగ్గరకి వచ్చే లోపల ఓకే మేడం థ్యాంక్ యూ మేడం